నాకు ఇష్టమైన వస్తువు సైకిల్ ఎందుకంటే సైకిల్ తొక్కడం వల్ల గుండె కండరాలను భలంగా ఉంచుతుంది రెస్టింగ్ పల్స్ తగ్గిస్తుంది ప్రతి రోజూ సైకిల్ తొక్కడం వల్ల గుండె ఊపిరి తిత్తులు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది నా హృదహయ సంబంద సమస్యలను తగ్గిస్తుంది పనికి వెళ్ళేటప్పుడు బండి మీద కాకుండా సైకిల్ మీద వెళ్తేనే కలుష్యానికి గురి కాకుండా అవుతాను అందుకే నాకు సైకిళ్ళంటే చాలా ఇష్టమైన వస్తువు